హలో టూ వీలర్ బైక్ షోరూమా అండి అండి నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను నాకు ఒక ప్రోజెక్ట్ వర్క్ ఉందండి బయట మా పక్క జిల్లాలో దాని కోసం మాకు ఒక బైకు రెంట్ కావాలి ఏదన్న బైక్సు ఉన్నాయా మీ దగ్గర టూ వీలర్స్లో నాకు టూ వీలర్ మెషిన్ది అంటే ఇంజన్ ఉన్నది కావాలండి టూ వీలర్లో గేర్ది కావాలి అది కూడా ఓకే వన్ ఫిఫ్ అంటే ఏ బైక్కి

ఓకే ఇప్పుడు నాకు టూ వీలర్లో వన్ ఫిఫ్టీ సీసీ బండి కావాలి అది ఎంత పడుతుంది ఎగ్జాక్ట్ వన్ ఫిఫ్టీ సీసీ ఉన్న బండి

చెప్పండి ఓకే ఓకే మైలేజ్ ఎంత ఇస్తుంది అండి పల్సర్ వన్ ఫిఫ్టీ అంటే లీటర్కి కన్ఫామ్గా ఇస్తుందా ఇంకా దానికి ఏమైన ఏమైన్న ఉన్నాయా ట్రబుల్స్ కానీ బ్రేక్స్ ఫెయి బ్రేక్ ఫెయిల్ కానీ ఏమైన్న ఉన్నాయా క బండి ట్రబుల్ ఇవ్వకుంటే చాలు నాకు వన్ మంత్ వర్కు ఉంది నా ప్రాజెక్ట్ అయిపోయే వరకు కావాలి నాకు ఆ బండి ఓకే సార్ మరి నేను ఒక టూ డేస్లో వచ్చి మీ దగ్గర నుంచి బైక్ తీసుకుంటాను ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ ఆధార్ కార్డ్ ఏమన్న తేవాలా అండి ఇంకా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ